నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాను అన్న అది ఇంటి దగ్గర ఆల్రెడీ ఫుడ్ లేదనుకొని పెట్టాను కానీ మావాళ్ళు తీసుకొచ్చేశారు అన్న ఆల్రెడీ నేనేమో ఆన్లైన్ పేమెంట్ చేసేసాను అది కాన్సిల్ పెట్టాను కొంచెం ఆర్డర్ కొంచెం క్యాన్సల్ చేసుకొని నా మనీ నాకు రిటర్న్ కొట్టేయండి అ ఎందుకంటే ఇదిగో కావాలంటే నా దగ్గర ఆర్డర్ నెంబరు ఇంకా నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కదా ఆ ట్రాన్సాక్షన్ ఐడిస్ కూడా ఉన్నాయి నువ్వు వాటిని కొంచెం క్యాన్సిల్ చేసేసి నాకు నా డబ్బులు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి రివర్స్లో నాకు నా డబ్బులు కొట్టేయి అన్న